భారతదేశం ఒక విస్తారమైన దేశం దీన్ని భౌగోళికం ఎత్తు మరియు సముద్రమట్టానికి దూరం వంటి అనేక కారణాలవల్ల దాని వాతావరణం చాలా వైవిధ్యంగా ఉంటుంది భారతదేశంలో వాతావరణాన్ని సాధారణంగా నాలుగు ప్రధాన రుతువులుగా విభ విభజించారు మార్చ్ మే ఈ ఋతువుల్లో ఉష్ణ వసంత ఋతువులొస్తాయి దీని ఈ ఋతువుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి మరియు వర్షాలు తగ్గుతాయి అలాగే వేసవి రుతువులు అనగా జూను ఆగస్టు ఈ ఋతువుల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు దేశంలో మెజారిటీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి శరదృతువు ఇది సెప్టెంబర్ నుండి నవంబర్ వరకుంటుంది ఈ ఋతువుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి మరియు వర్షాలు కూడా పెరుగుతాయి అలాగే డిసెంబర్ నుండి ఫిబ్రవరికి శీతాకాలమంటారు ఈ ఋతువుల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి మరియు దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో హిమపాతం జరుగుతుంది భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ఎలా మారుతుందంటే హిమాలయాలకు సమీపంలో ఉన్న ప్రాంతాలు ఈ ప్రాంతాలు చాలా చల్లగా ఉంటాయి మరియు శీతాకాలంలో హిమపాతం కూడా జరుగుతుంది ఉత్తర భారతదేశంలో వేసవిలో చాలా వేడిగా ఉంటాయి మరియు శీతాకాలంలో చల్లగా ఉంటాయి అలాగే మధ్య భారతదేశంలో వేసవిలో వేడిగా ఉంటాయి మరియు శీతాకాలంలో మితంగా ఉంటాయి దక్షిణ భారతదేశంలో వేసవిలో వేడిగా ఉంటుంది అలాగే శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది తీరప్రాంతాల్లో ఉన్న వాళ్ళకెలా ఉంటుందంటే వేసవిలో వేడిగా ఉంటుంది మరి తేమగా కూడా ఉంటుంది అలాగే శీతాకాలంలో మిల మితంగా ఉంటాయి భారతదేశంలోని వాతావరణం గత కొన్ని శతాబ్దాలుగా మారుతూ ఉంటుంది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి మరియు వర్షపాతం పరిమాణం మరియు సమూనాలో మార్పులు కనిపిస్తున్నాయి ఈ మార్పులు పర్యావరణం మరియు మానవజీవితంపై ప్రభావం చూపుతున్నాయి